హలో దీపిక చెప్పండి బాగున్నాను మీరు బాగున్నారా

సరే

అలాగే

అవునవును సరే మేడం బాగానే తీస్తాను ఇంకా సరే వర్క్ మంచిగానే చేస్తాను సరే మంచిగా చేద్దాము మేడం ఓకే